నాకు గుర్తున్న వరకు నేను కొన్న రెండో ప్రోడక్ట్ వచ్చి డ్రస్సు అది ఎలా ఉంది అంటే బొమ్మలో చూపించింది ఒకలాగా ఉంటే వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉంది బొమ్మలో ఎంత అందంగా ఉంటే కింద మంచిగా లోపల కుందన్లు అన్నీ వచ్చి పైన జాకెటు ఇంకా చున్నీ ఒక లంగా వోణిలాగా ఉండే చున్నీ కూడా మంచిగా అద్దాలు ఉండి వచ్చింది కానీ అది ఇంటికి వచ్చేసరికి బుక్ చేసిన తర్వాత దాని రూపురేఖలతో బొమ్మలని చూసి పోలిస్తే ఏ మాత్రం సరిపోదు బొమ్మలుతో చూసి ఇంకా దీన్ని చూస్తే రెండు చాలా తేడా ఉంటాయి ఇది వచ్చిన వచ్చేసరికి ఈ డ్రెస్ని చూసేసరికి మా అమ్మగారు మా అమ్మ ఏమన్నది అంటే దీన్ని మసిగుడ్డగా వాడుకోవచ్చు అంది అది నచ్చక నేను మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇలాగే ఉంటుందని చెప్పారు వాళ్ళు దాని క్లాత్ యొక్క ఫ్యా తే అంతగా మంచిగా లేదు వాళ్ళు చెప్పిన క్లాత్ వేరు దాంట్లో పెట్టింది కానీ ఇక్కడికి వచ్చిన క్లాత్ వేరు అందుకని నేను దానివల్ల మె మెసేజ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చాను నాకు మనీ రీఫండ్ అయితే వచ్చాయి కాకపోతే నేను అప్పటి నుండి ఏ డ్రెస్ కొనడానికి ఇష్టపడటం లేదు అందుకని నేను డ్రెస్ ఎప్పుడు ఆన్లైన్లో కంటే బయట వెళ్ళి షాపులలోకొనడానికే ఇష్టపడతాను మనం ఆన్లైన్లో పెట్టే రేటు ఎంత ఉంటుందో బయట కూడా మనం అంతే కొనవచ్చు ఇంకా మా మన కళ్ళతో చూసి బట్టని పట్టుకొని అది ఎలా ఉందో ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుందో అని తెలుసుకొని మనం దాన్ని కొనవచ్చు అదే ఆన్లైన్లో అయితే ఒక్కొక్కసారి దాన్ని తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు అలాంటి పరిస్థితిలో మనం అది ఎలా ఉన్న డబ్బులు వే కాదు వేస్ట్ కాకుండా అది వేసుకోవాల్సి వస్తుంది అన్ని తిప్పలు పడడానికంటే బయటకి వెళ్ళి కొద్ది సమయం కేటాయించి నేను బయట డ్రెస్ కొంటాను